మతపరమైన పండుగలు జరిగినప్పుడు మేము అన్నిటిలోనూ పాల్గొంటాము పండుగలు జరుగుతున్నప్పుడు పండుగల్లో కావలసిన ప్రతీదీ మా చేతులతో మేము సమకూర్చుకుంటాము పండుగలు జరుగుచున్నపుడు దేవుని సన్నిధిలో ఏమి కావాలో అవన్నీ మేమే చేసుకోని వాటిని ఎంతో చక్కగా ఆనందిస్తూ ఉంటాము చేసుకోని చక్కగా చూసి ఆనందిస్తూ ఉంటాము ప్రతి ఒక్కరికి వాటిని చూపిస్తూ ఉంటాము మేము చేసిన అలంకరణ అంతటిని ప్రతి ఒక్కరికి చూపిస్తాము మేము చేసిన అలంకరణ అందరికి నచ్చినప్పుడు వాళ్ళందరూ మమ్మల్ని ఎంతో అభినందిస్తుంటే చాలా సంతోషిస్తా ఉంటాము మేము క్రైస్తవులము కాబట్టి విగ్రహాలును చేయము కానీ మా దేవుని సన్నిధిని చక్కగా విచిత్ర లైట్లు తోటి పూల తోటి చక్కగా అలంకరించుకుంటూ ఉంటాము అప్పుడు మేము వాటిని ఎంతో అందంగా అలంకరించినప్పుడు అందరూ వచ్చి వాటిని చూసి ఎంతో సంతోషంతో చాలా బాగుంది అని చెప్తూ ఉంటారు అలా మేము మతపరమైన పండగలు అనేది జరుపుకుంటూ చక్కగా ఎంతో ఆనందంతో జరుపుకుంటూ ఉంటాము ఎంతో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాము